మా ప్రాంతంలో వంకాయ కూర మరియు కోడిగుడ్డు పులుసు మరియు పండుగలు వచ్చినప్పుడు నాటుకోడి పులుసు మరియు ఏట మాంసం అనే అటువంటి ఇక్కడ ప్రసిద్ధి చెందిన అటువంటి వంటకాలుగా మేము చెప్పుకుంటాం అయితే మా ఇక్కడ కొన్ని గుర్తింపు పొందినటువంటి రెస్టారెంట్లు క్యాంటీన్లు డాబాలు ఉన్నాయి అవి శ్రీనివాస రెస్టారెంట్ మరియు గౌతమ్ గ్రాండ్ రెస్టారెంట్ ఇలాంటివి పెద్ద పెద్ద రెస్టారెంట్ గుర్తింపు పొందినటువంటి రెస్టారెంట్లు మాకు ఉన్నాయి క్యాంటిన్లు అంటే శ్రీ వెంకటేశ్వర క్యాంటిన్ అనేది ఇక్కడ ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి క్యాంటిన్గా మేము చెప్పుకుంటు ఉంటాం ఇవి మాకు అందుబాటులో ఉన్నటువంటి రెస్టారెంట్లు క్యాంటిన్లు మరియు ఇక్కడ ఈ రుచికరమైన వంటకాలుగా మేము చెప్పుకుంటాం